నేను చిన్నప్పటినుండి బొమ్మలు బాగా గీస్తాను నాకు చిన్నప్పుడు నుండి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం అంతేకాదు నేను బొమ్మల గీసినప్పుడు నా స్నేహితులు చాలా మెచ్చుకునేవారు ఎలా గీయాలి ఎలా గీస్తున్నావు అని అడిగేవారు అంతేకాదు నా ఉపాధ్యాయులు నేను బొమ్మలు గీసినప్పుడు చాలా మెచ్చుకునేవారు నాకే బొమ్మలు గీయడంలో మొదటి బహుమతి ఇచ్చేవారు నేను ఇంటర్ బొమ్మల పోటీలో పాల్గొన్నాను నేను ఇంటర్ బొమ్మల పోటీలో పాల్గొన్న తర్వాత దాని ఫలితాలు ఎలా వస్తాయో అని భయపడ్డాను వారు నా బొమ్మలను చూసినప్పుడు వారి పురస్కారాల కోసం చాలా భయపడ్డాను వారు తమ పురస్కారాన్ని అందుకున్నప్పుడు వారు నాకు చాలా సంతోషం అనిపించింది ఇతర విద్యార్థుల నుండి చాలా ప్రశంసలు పొందాను నా బొమ్మల ప్రదర్శించినప్పుడు ప్రదర్శించారు వారు నాకు చాలా మంచి బహుమతి ఇచ్చారు నా నాది విజయవంతం అయింది ప్రతి మంది ప్రతి మంది శుభాకాంక్షలు చెప్పారు ఈ కథ విని ఒక కళాకారుడు తమ కళను ప్రదర్శించాడు ఆనందకరమైన బహుమతిగా ఉంది అనుభవం అని నేను నేర్చుకున్నాను నాకు బొమ్మలంటే చాలా ఇష్టం అంతేకాదు నేను బుక్స్ మీద డ్రాయింగ్ వేస్తాను నాకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం పాఠశాలల్లో బహుమతి బొమ్మల పోటీ పెట్టినప్పుడు మొదటి బహుమతి నాకే వచ్చేది